అవును నేను ట్రయల్ రన్నింగ్ మరియు స్వింగ్ ఇంటర్వెల్స్ వంటి ప్రత్యామ్నాయ రన్నింగ్ వర్క్అవుట్లను ప్రయత్నించాను ఈ రెండు విధానాలు నా ఫిట్నెస్ ప్రయాణంలో ఎంతో సహాయపడినాయి ట్రైయిల్ రన్నింగ్ నా ఎంతో ప్రీతిపాత్రమైన రన్నింగ్ ఫామ్ సహజమైన పర్యావరణంలో కొండలు అడవి మార్గాలు రాళ్లు మట్టి బండలు మధ్య పర్యటన నాకు ఎంతో అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చాయి ఈ శరీరాన్ని బ బలాన్ని పంచడమే కాకుండా మానసిక శాంతిని కూడా పెంచాయి సాధారణంగా తక్కువత్తతడం కన్నా ట్రైయిల్ రన్నింగ్ చాలా శరీ శారీరకంగా మరియు మానసికంగా ఛాలెంజింగ్గా ఉంటాయి స్వింగ్ ఇంటర్వల్స్ అనేవి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్స్ ట్రైనింగ్ కొన్ని క్షణాల పాటు గవిష్ట వేగంతో పరిగెత్తి ఆపై కొంత విశ్రాంతి తీసుకోవడం అందులో భాగం రన్నింగ్ వల్ల నాకు కలిగిన ప్రయోజనాలు ఏంటంటే ఒకటి శరీర ఆరోగ్యం అందులో శరీర ఆరోగ్యం వల్ల నా శరీర దృడ దృఢత్వం కలిగింది రెండోవది హృదయం ఆరోగ్యం హృదయ ఆరోగ్యం నాకు హార్ట్ అటాక్ లాంటివి ఏవి కాకుండా వ్యాధులు ఏవి కాకుండా ఆపై మానసిక ప్రశాంతత కూడా ఇచ్చింది ఉత్పా ఉత్పాదకత పెరుగుదల ఉదయం రన్నింగ్ చేసినప్పుడు ఆ రోజు మొత్తం నాకు ఉత్సాహంగా అనిపించింది నాకు తర్వాత బరువు తగ్గినట్టు కూడా అనిపించింది క్రమంగా అంతే